నా జీవితంలో ఎదుర్కొన్న అతి పెద్ద సవాలు ఏమనగా నేను ఇంటర్మీడియట్ చదువుతున్న కాలంలో నాకు ఇంగ్లీష్ అంటే చాలా భయం దాన్ని నేర్చుకోవాలంటే నాకు చాలా భయం అటువంటి టైంలో నా స్నేహితురాలు నన్ను గేలి చేయడం జరిగింది నువ్వు ఇంగ్లీష్ అసలు చదవలేవు నువ్వు ఎందుకు పనికిరావు నీకు అసలు ఇంగ్లీష్ ఎప్పటికి రాదు అని నాకు నన్ను ఏడిపించడం జరిగింది నన్ను గేలి చేసింది నేను తన మాటలని చాలా చాలా చాలావరకు బాధపడ్డాను తన మాటలకి తర్వాత దాన్ని నేను మంచి సవాలుగా తీసుకున్నాను తీసుకుని నేను ఎలాగైనా ఇంగ్లీష్ మంచిగా చదవాలి ఇంగ్లీష్లో డెవలప్ అవ్వాలి దాని కోసం నేను ఏం చేయాలి ఎలా నేను రికవర్ అవ్వాలి నేను ఎలా ఇంగ్లీష్లో మంచి మార్కులు సంపాదించుకోవాలి నేను ఎలా ఇంగ్లీష్లో సబ్జెక్ట్ స సబ్జెక్ట్ని గైన్ చేయాలని ఆలోచించడం జరిగింది అప్పటినుంచి నేను ఇంగ్లీష్ సార్ని కలవడం ఏయే పుస్తకాలు చదవాలి ఎలా నేర్చుకోవాలి ఇంగ్లీష్లో డెవలప్ అవ్వాలంటే ఎలా డెవలప్ అవ్వాలి అని ఇం మా ఇంగ్లీష్ సార్ని నేను అడగడం జరిగింది సార్ నాకు చాలా వరకు హెల్ప్ చేసారు అప్పుడు నేను చాలా కసిగా చదివి ఇంగ్లీష్లో మంచి మార్కులు ఇంటర్మీడియట్లో మంచి మార్కులు సంపాదించడం జరిగింది ఒక విధంగా మా ఫ్రెండ్ నాకు సహాయం చేసింది తను నన్ను గేలి చేసిన అది నాకు మంచి సహాయంగా మారడం జరిగింది నేను ఇంగ్లీష్లో మంచి మార్కులు సంపాదించాను ఒకవేళ మా స్నేహితురాలు నన్ను అలా గేలి చేయకపోతే నేను ఇంగ్లీష్ కోసం ఇంకా ఏడుస్తు ఉండేదాన్ని దాంట్లో వెనుకబడే ఉండేదాన్ని తను నన్ను గేలి చేయడం వల్ల గేలి చేయడం కారణంగా నేను ఇంగ్లీష్ లో ఎదుర్కొన్న ఈ సమస్య ఆ సవాలు కారణంగా నేను ఇప్పుడు ఇంగ్లీష్లో మంచి ఉత్తీర్ణత సాధించాను ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్లో నేను మంచి మార్కులు సాధించాను ఒక విధంగా ఆ అమ్మాయికి నేను కృతజ్ఞురా కృతజ్ఞత భావాన్ని కలుగచేసి కలుగచేసే దాన్ని